నేను అగ్రికల్చర్ సెక్టార్లో అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటున్నాను అగ్రికల్చర్ ఆఫీసర్ అవి ఎంతో మంది పేదవాళ్ళకి ఉచితంగా వాళ్ళకి సేవలు అనేవి చేయాలని అనుకుంటున్నాను నాకు కెరియర్ అనేది చాలా బాగుంటుంది అగ్రికల్చర్ సెక్టార్లో నేను అనుకుంటున్నాను అభిరుచులు వచ్చేసి నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అలాగే ఏంటి అంటే నాకు తెలియని ఆసక్తికరమైన విషయాలన్నీ తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అనేది నేను చూపిస్తూ ఉంటాను